మా మండలైన దోమకొండలో చాలా అద్భుతంగా జరుగుతాయి జాతర మేము దానికి ఒక జరిగే జాతరకి ముందు రోజే మేము మరి ఆటో కట్టుకొని వెళ్తాము అక్కడ జరిగే ఎగ్జిబిషన్స్ అండ్ బొమ్మలు బొమ్మలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి అక్కడ ఉండే ఆహారం కానీ అలాగే జిలేబి లడ్డూలు చాలా అద్భుతంగా తింటూ చాలా రుచిగా ఉంటాయి అండ్ దాని తరవాత మేము నైటు పన్నెండో క్లాకు అక్కడ జాతర దగ్గర పెద్ద పెద్ద రథాలు తిరుగుతాయి అక్కడ ఉండే గడి చుట్టూ గుడి గుడిల చుట్టూ చాలా పెద్ద పెద్ద రథాలు తిరుగుతాయి అవన్నీ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే అవి అయిపోయాక మేము శివు శివున్ని అలాగే మాంకాలమ్మ దేవతని దర్శించుకుంటాము చాలా పెద్ద పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది దాన్ని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ జాతర ఫైవ్ ఐదు ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది దానిలో నుంచి మేము దాన్ని చాలా అద్భుతంగా అనిపిస్తుంది